మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమైన ముఖ్యంగా జరుపుకునే కొన్ని పండుగలు ఉన్నాయి అవి వచ్చేసి ముందుగా బతుకమ్మ పండగ బోనాల పండగ సంక్రాంతి పండగ దసరా పండగా ఇంకోటి తీజ్ పండగ మనం ఒక్కొక్క పండగ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా అన్నీ పండగలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ముందుగా మనం తెలంగాణలో ఎక్కువగా జరుపుకునే పండగ వచ్చేసి బతుకమ్మ పండగ బతుకమ్మ పండగ దసరా రోజు నుండి ముందు తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు ప్రపంచంలోనే ఎక్కడ జరుపుకోని విధంగా మన తెలంగాణలో తొమ్మిది రోజులు పూలను పూలను పూజించే పండగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ పండగంటే ఒక్క రోజు కాకుండా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఆడపడుచులు చిన్న చిన్న అమ్మాయి బిడ్డలు అందరూ వచ్చారు ఒక ఒక దగ్గరకి వచ్చి పూలు తెచ్చి పూలు మధ్యలో పెట్టి దాన్ని ఒక ఆకు పూలను ఒక ఆకారంలో పెట్టి పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఆడుకొని జరుపుకునే పండగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ అనుకుంటూ మనం జరుపుకుంటాము మొదటి రోజు వచ్చేసి మనం మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు నుంచి స్టార్ట్ అయితే వరుసగా తొమ్మిది బతుకమ్మలు ఆడు చేసుకుంటాము అందులో మొదట వచ్చేసి ఎంగిలిపూల బతుకమ్మ తరువాత అట్ అట్ల బతుకమ్మ ముద్ద పప్పు బతుకమ్మ నాన బియ్యం బతుకమ్మ అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మా వెన్న ముద్ద బతుకమ్మ లాస్ట్ రోజు వచ్చేసి మనం సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము ఆరోజు జరుపుకున్న ఆ పూల పూలని రోజూ ఆ పండుగ జరుపుకొనీ రాత్రి అయ్యే వర సమయానికి ఆ పండగ అయిపోయిన అయిపోయే సమయానికి ఆ పూల బతుకమ్మను తీసుకుపోయి ఒక సరస్సులో లేదా ఒక నీటి నీటి సరస్సులో తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేస్తారు పూల బతుకమ్మని ఇలాగే తొమ్మిదో రోజు అయిపోయిన తరువాత మామూలుగా మనం దసరాకి ముందు చేసుకుంటాము కాబట్టి తొమ్మిది రోజులు ముందు చేసుకుంటాము కాబట్టి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి తొమ్మిదవ రోజు నవరాత్రి నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ ఆడిన తరువాత తొమ్మిదవ రోజు మన తెలంగాణలో దసరాని జరుపుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బోనాల పండగ బోనాల పండగకు ఎప్పటి నుంచో మనకి కులీ కుతుబ్షా టైం నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి దీనికి ఒక ప్రత్యేకత ఉంది బోనాల పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు తెలంగాణలో తెలంగాణలో ప్రత్యేకంగా మనము ఆటపాటలతో ఒక పోతురాజు వేషం వేసి పోతురాజు వేషంలో పసుపు రంగు పూసుకొని రెండు చేతులు రెండు వైర్ల లెక్క అవి పట్టుకొని ఈ పండగ జరుపుకుంటారు బోనాల పండగ ఒక అమ్మ వారిని దీవించి పొద్దున్నే లేచి అందరూ ఇన్ ఇల్లు శుభ్రం చేసి అందరూ స్నానాలు అవి అన్నీ రెడీ అయి అయ్యాక ఒక గుడికి పోతారు మొదటగా మనం ఫలక్నామాలోనే అక్కడ బోనాల పండగ జరుపుకుంటారు బోనాలు పండగ పండగ ఒకటే రోజు కాకుండా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు బోనాలు పండగ జరుపుకుంటారు ఈ తెలంగాణ సంస్కృతిలోనే మంచి పెద్ద పండగ బోనాల పండగ రోజు ఒక్కొక్కరు కొందరు అయితే మేకలని కానీ ఇంకా గొర్రె పొట్టేలును కానీ ఇంటికి బలి ఇస్తారు ఒక్కొక్క ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు బోనాల పండగ నెక్స్ట్ వచ్చేసి మనం సంక్రాంతి పండగ దేశంలోనే అండ్ మనము దేశంలోనే అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండగ జరుపుకుంటారు అలాగే మన తెలంగాణలో కూడా సంక్రాంతి పండగ చాలా ఘ ఘనంగా జరుపుకుంటారు అండ్ల కొన్ని కొన్ని ప్రాంతాలలో చా ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా మనము తమిళనాడులో ఒక విధంగా ఇక్కడ పంజాబులో ఒక విధంగా హర్యానాలో ఒక విధంగా వేరే వేరే అంటే నార్తులో కొన్ని విధాలుగా జరుపుకుంటారు సౌతులో కొన్ని విధాలుగా జరుపుకుంటారు నార్త్లోకి వచ్చేసి బీహార్లో ఒక పేరు ఉంటుంది ఈ సంక్రాంతికి సౌత్లో వచ్చేసి తమిళనాడులో పొంగల్ హర్యానాలో సంగ్ సం సంక్రాంతి అన్నట్టు వేరే వేరే పేర్లతోనే జరుపుకుంటారు పండగలని మనకి వచ్చేసి తెలంగాణలో ప్రత్యేకంగా దీనికి అంటూ వేరే పేరు ఏమీ లేదు సో మనకి సంక్రాంతి అనే జరుపుకుంటాము సంక్రాంతి పండగ రోజు పొద్దున్నే లేచి అన్ని మూడు మూడు ఉంటాయి సంక్రాంతికి భోగి ముందు రోజు భోగి సంక్రాంతి కనుమ అని చెప్పేసి భోగి రోజు సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటాము అంటే మనము వింటర్ నుంచి సమ్మర్లోకి లైక్ ఇది సన్ ఉంటుంది సూర్యుడు ఉంటుంది కదా సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వచ్చిన సమయంలో వింటర్ నుంచి చలి వెళ్ళిపోతుంది అని జరుపుకుంటాము భోగి రోజు చలి కొంచెం ఎక్కువ మనకు అప్పటికప్పుడు చలి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి చలి ఉంటుంది కాబట్టి భోగి జరుపుకొని మంటలు పెట్టుకొని అందరూ దాన్ని చుట్టూ ఆటపాటలతోనే జరుపుకుంటారు తరువాత సంక్రాంతి రోజు తెలంగాణలో అయితే ఇట్లాంటివి కోడిపందాలు అట్లా జరుపుకోకుండా తె తెలంగాణలో ముగ్గులు వేసుకొని అందరూ ఒక దగ్గరకి వచ్చి స్వీట్లు కానీ గారెలు బూరెలు చేసుకొని జరుపుకుంటారు నెక్స్ట్ కనుమ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు మన తెలంగాణలోని వాళ్ళకి వాళ్ళ సంప్రదాయపరంగా కొందరు అయితే నాన్వెజ్కూ చిన్ చికెన్ తింటారు వేరే వాళ్ళు అయితే చిన కొందరు తినరు కొందరు తినకుండా స్వీట్లు తిని చేసుకుంటారు ఆ సంక్రాంతి పండగ నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో ఇంకా ఏంటంటే కొన్ని లైక్ తీజ్ పండగ అని ఉంటుంది తీజ్ పండగ అంటే అందరూ చేయరు కొందరు తెలంగాణాలో ట్రైబల్ వాళ్ళు బంజారా కమ్యూనిటీ వాళ్ళు తీజ్ పండగ చేసుకుంటారు తీజ్ పండగకు ప్రత్యేకత ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ ఆడపడుచులు చిన్న ఒక్క పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలలోపు ఉన్న ఆడపడుచులే ఈ పండగకి ప్రత్యేకంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే జరుపుకుంటారు ఎలాగ అంటే ఇది కూడా తొమ్మిది రోజులపాటు గోధుమ గోధుమ గింజలను ఒక ఒక ఒక దాంట్లో వేసి మొక్కలు మొలకలు వచ్చేటట్టు తొమ్మిది రోజులు మొలకలు వచ్చాక బతుకమ్మ అయితే ఎట్లా ఎలాగ అయితే జరుపుకుంటామో బతుకమ్మని మనము తొమ్మిది రో ఒక్కొక్క రోజు చేసినాక నీళ్ళల్లో నిమజ్జనం ఎట్లాగ చేసుకుంటామో ఇది తొమ్మిది రోజులు దానికి పూజించి రోజు దగ్గరుండి చేసుకొని అన్ని పూజలు చేసి తొమ్మిదవ రోజు తొమ్మిది రోజులు ఆ మొక్కలు పైకి వచ్చాక ఆ అమ్మాయిలు ఆడపడుచులు అబ్బాయిలు అందరూ ఒక దగ్గర ఆటలు ఆడి దాన్ని తీసుకపోయి ఒక సరస్సులో ఇది కూడా నిమజ్జనం జరుగ చేయడం జరుగుతుంది ఇది మన తెలంగాణలోనే ఒక ప్రత్యేక ప్రత్యేక పండుగ అన్లైక్ అన్నీ పండగలు కాకుండా ఇది ఒక క్రొత్తగా ట్రైబల్ పండగగా మన తెలంగాణలో ఎక్కువ మోతాదులో చాలా మంది జరుపుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటే మతం కాకుండా అన్ని మతాలవారు హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ కాకుండా అన్ని మతాలవారు జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది పీర్ల పండగ పీర్ల పండగ రోజు ఎలాగ అంటే ఒకటే మ ఒకటే మతము ఒకటే కాకుండా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ పాల్గొని ఒకటే దగ్గర ఇంటింటికి వెళ్ళి ఆ పీర్లు పీర్లు ఎత్తుకొని ఆ పీర్లనే ఒక దేవుడు దేవుడి రూపంలో ఉన్న ఒక ఆవ ఒక అవతారాన్ని ఎత్తుకొని డ్యాన్స్ చేసుకుంటూ అందరి దగ్గర డబ్బులు జమ చేసుకుంటూ చేతపట్టి డబ్బులు జమ చేసుకుంటూ జరుపుకుంటారు ఈ డబ్బులు జమ చేసుకున్న దాంతోనే మనం ఎక్కడైనా పీర్లు పెడతారు కదా అక్కడ నైట్ రాత్రి భోగి అన్నీ మంటలు పెట్టి ఆటలు అందని పె గ్రామ పెద్దలు అని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఆటలు ఆడుకుంటూ భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ రెండు రోజుల రెండు రాత్రులు జరుపుకుంటారు పీర్ల పండగ దీనికి కులం మతం అతీతంగా అన్నీ అన్నీ రిలీజియన్ వాళ్ళు చేసుకునే పండగ పీర్ల పండుగ నెక్స్ట్ వచ్చేసి మన ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకునే పండగ మన హైదరాబాదులో తెలంగాణలో హైదరాబాదులో ఘనంగా హైదరాబాదులో ఘనంగా జరుపుకునే పండగ రంజాన్ పండగ రంజాన్ పండగ రోజు ఒక నెల ముందు రోజు నుంచి రంజాన్ మాసంలో అన్నం తినకుండా ఉపవాసం ఉండి ముప్పై రోజుల వరకు ఓన్లీ పొద్దున మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లోపు అన్నం తినేసి మన ముస్లిం సోదరులు పొద్దున్నే అన్నం తినేసి నైట్ మొత్తము డే మొత్తము ఉపవాసం ఉండి ముప్పై రోజుల పాటు అందరికి అక్కడ ఉన్న మనకి దగ్గర్లో ఎవరు ఏమైనా సాయం చేసుకుంటూ అన్నం ఫుడ్ పెడుతూ వాళ్ళకి ఏదైనా సరే గుడ్డ కూడు గుడ్డ అంటాము కదా వాళ్ళకి ఏది కావాలంటే అవి అన్నీ చేసుకుంటూ దగ్గరుండి చూసుకుంటారు ఇక్కడ మనం హైదరాబాదులో చాలా ఘనంగా జరుపుకుంటారు అందరూ మంచిగా కలిసి మెలిసి పండగ జరుపుకుంటారు ఇంకా క్రిస్టియన్లో వచ్చేసి మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి క్రిస్మస్ క్రిస్టియన్స్కి అయితే ఒకటే పండగ ఒకటే పండగని చాలా ఘనంగా తెలంగాణ ప్రాంతంలో కూడా మనకి చాలా పెద్ద చర్చి ఉన్నది ఎక్కడ అంటే మెదక్లో చాలా పెద్ద చర్చి ఉన్నది అక్కడ అందరూ ఒకటే నైటు రాత్రి ఇరవై నాలుగు రాత్రి ప్ర ప్రయాణించి ఇరవై ఐదు నాడు ప్రేయర్ చేసి ఇరవై ఐదున ప్రేయర్ చేసి అందరూ ఒకటే దగ్గరుండి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని తమ తమ బంధువుల దగ్గర ఇళ్ళల్లోకి వెళ్ళి చాలా మంచిగా జరుపుకుంటారు ఈ పండగని ఇంకా మనకి ముఖ్యంగా అయితే ఇవి మూడు రిలీజియన్స్ కానీ మూ ఇక్కడ ఇవే ఎక్కువ జరుపుకుంటారు మిగతా రిలీజియన్స్ సిక్కులు కానీ పార్సీస్ ఎక్కువలేరు కాబట్టి వ ఎక్కువ ఫోకస్ ఎక్కువ పండగలు జరుపుకోరు ముఖ్యంగా వచ్చేసి ఇవి మూడు పండగలు ఎక్కువగా జరుపుకుంటారు తెలంగాణ ప్రాంతంలోనే ఇంకా వీటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి